మీ దగ్గర ల్యాప్టాప్ కొన్నాను అండి నేను ఆరు నెలల క్రితం సిక్స్ మంత్స్ అవుతుందని బిల్లు ఉందండి తెచ్చాను కాకపోతే అది ఆరు నెలలు కూడా అవ్వలేదు అప్పుడే హ్యాంగ్ అయిపోతుంది అండి ఎందుకండి అలాగ లెనోవా అండి మరి చూడండి మీరు రిపేర్ చేసి అంట అంటే వారంటీ కూడా అవ్వలేదు అప్పుడే మీరు హ్యాంగ్ అయిపోయింది వస్తుంది అప్పుడే ఎందుకండి అంటే ఎందువల్ల అది హ్యాంగ్ అయిపోతుంది అండి కొత్తది కాబట్టి మరి మీది ఏమన్న తేడా ఉందండి మీ మనీ కూడా పే చేయను అండి నేను వారంటీ ఉంది కాబట్టి మరి వన్ ఇయర్ కూడా అవ్వలేదు హ్యాంగ్ అయిపోయింది కదండి కా ల్యాప్టాపు చెప్తాను ఓకే అండి మరి దీనికి ఇప్పుడు ఎన్ని డేస్కి రిపేర్ అవుతుంది అండి నాకు ఈ విధంగా కంప్లైంట్ రాకూడదు అండి ఇలాగా ఈ సారి హ్యాంగ్ అయితే మనీ రిటర్న్ చేస్తారా అలాగే అండి బాబోయ్ ఎంత ఎంత టైం పడుతుంది త్రీ డేస్ అండి పగిలినాక మళ్ళీ ఇలా హ్యాంగ్ అవుతుంది ఇలా అంటే కంప్లైంట్ ఇలా రాకూడదు చూడండి మరి ఓకే అండి